నృత్యం అంటే కేవలం వినోదం మాత్రమే అని చాలామంది అపోహ పడుతుంటారు అలా కాదు నృత్యం వల్ల చాలా ఉపయోగాలున్నాయి మానసికంగా కానీ శరీరకంగా కానీ ఆరోగ్యంగా ఉంటారు